నేను రెస్టారెంట్లోని ఫోర్ ఐటమ్స్ నేను ఆర్డర్ చేశానండి కాకపోతే నాకు త్రీ ఐటమ్స్ అయితేనే అందినవి నేను చికెన్ బిర్యాని ప్రాన్ కర్రీ ఫిష్ ఫ్రై వింగ్స్ అయితే ఆర్డర్ చేశాను నాకైతే వింగ్స్ రాలేదు నేను అమౌంట్ కూడా ఫోన్పే రూపంలో చెల్లించేశాను సో నాకు మరి రాలేనిది అయితే ఏమది ఏదైతే ఉందో అది నాకు వెనుకకు పంపించండి ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి మీ రెస్టారెంట్ అలవాటు నాకు నేను ప్రతిదీ మీ రెస్టారెంట్లోనే ఆర్డర్ చేసుకుంటాను మేమందరం మా ఫ్రెండ్స్ వచ్చినా ఎంతమంది వచ్చినా సరే మీ రెస్టారెంట్కే వస్తాము మేము అంటే అక్కడ ఫుడ్ బాగుంటుందని అని క్వాలిటీ కట్ట బాగుంటుందని అని బట్ వచ్చి నాకు కొన్ని ఐటమ్ అయితే మిస్ అయిపోయింది మరి ఇది మీరు ఎలా పంపించగలరు నాకు రిటర్న్ పంపించిన పర్వాలేదు లేక లేకపోతే అమౌంట్ అయినా సరే పర్లేదు రిటర్న్ చేసేయండి ఎందుకంటే మళ్ళీ రేపు అన్న మళ్ళీ మీ దగ్గర మేము తీసుకోవాలంటే సో మాకు కూడా నమ్మకం అయితే ఉండాలి కదా నమ్మకం కొద్ది అయితే నేను ఫుడ్ ఆర్డర్ చేశాను కానీ నేను అనుకున్న ఐటమ్స్ అయితే రాలేదు ఫోర్ ఐటమ్స్ ఫోర్ ఐటమ్స్కి త్రీ ఐటమ్స్ అయితేనే వచ్చినయి నేను ఇంకా ఫోర్ ఐటమ్స్ వచ్చేసినాయేమో అనుకున్నాను చూస్తే వన్ ఐటమ్ మిస్ అయింది సో మీరు దయచేసి నాకు పంపించండి లేదంటే మొత్తం మనీ కూడా ఫోన్పేలోనే నాకు రిటర్న్ చేసేయండి ఓకే సార్